సెకండ్ ప్రాడక్టు నేను ఇయర్పాడ్స్ ఒకటి కొన్నానండి బ్లూటూత్ది బోట్ కంపెనీ నుంచి ఆ ఎయిర్పాడ్స్లో వాళ్లు ఫస్ట్ దానిది స్పెసిఫికేషన్స్ ఏమిచ్చారంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే యైటీన్ ఆర్స్ కంటిన్యూ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు అని ఇచ్చారు సరే అని నేనూ కొన్నాను వేయిన్నీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి కొన్నానన్నమాట కొన్న తర్వాత వచ్చింది టు డేస్కి వచ్చింది అది వాడుతున్నాను ఫస్ట్ వచ్చిన వెంటనే నేను ఫుల్ ఛార్జ్ పెట్టాను పెట్టిన తర్వాత కంటిన్యూగా వాడాను ఫస్ట్ ఒక ట్వంటీ డేసు ఫిఫ్తీన్ టు ట్వంటీ డేస్ వరకు బాగానే వచ్చింది ఛార్జింగ్ దాని తర్వాత కంటిన్యూగా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వాడంగానే ఒక్క బర్డ్సు ట్వంటీ పర్సెంట్ కొచ్చేసి బ్యాటరీ లో బ్యాటరీ లో అని కొట్టుకుంటా ఉంటుందనమాట ఫిఫ్టీన్ దాని తర్వాత అలానే జరుగుతూ ఉన్నింది మళ్ళీ బాక్సు ఛార్జింగ్ది అదుంటుంది కదండి అందులో అది దాని కెపాసిటీ కూడా తగ్గిపోయింది ఛార్జింగ్ పెడుతుంటే హీట్ అయిపోవడము ఇయర్బడ్స్ సౌండ్ క్లారిటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది చార్జింగ్ పెడుతుంటే హీట్ అవుతుంది ఛార్జింగ్ ఎక్కువ వచ్చేది లేదు చార్జింగు లేట్గా ఎక్కుతుంది హీట్ అవుతుంది బాగా వేడిగా ఉంటుంది చార్జింగ్ పెట్టిన వెంటనే మనము యూస్ చేసేకి అవ్వదు ఎందుకంటే ఆ ఇయర్బడ్స్ కూడా బడ్స్ కూడా వేడిగా ఉంటుందనమాట చెవులో పెటుకోలేము ఆ వేడికి సో అలా ఉంటుంది ఆ సౌండ్ క్లారిటీ సరిగా వచ్చేది కాదు ఒకసారి ఒకటి పని చేస్తే ఇంకొకటి పనిచేయదు ఒక్కొక్కసారి బ్లూటూతు కనెక్ట్ అయ్యేకి చాలా లేట్ అవుతుంది ఆన్ లోనే ఉంటుంది ఫోన్లు కనెక్ట్ అయ్యేకి చాలా టైం తీసుకుంటుంది అ అప్పుడప్పుడు టచ్చు దానంతట అదే ఒత్తుకొని సాంగ్స్ ఆఫ్ అయిపోవడము లేదా సాంగ్ చేంజ్ అవ్వడము అలాగ జరుగుతూ ఉండేది అండ్ మనకి వారెంట్ కార్డు గురించి వాళ్ళకి కస్టమర్ కేర్తో మాట్లాడుతుంటే వాళ్ళు లేదు సార్ ఇది మీరే వా ఎక్కడో ఏమో చేసినట్టున్నారు సో మీకిది రాదు మీక్కావాలంటే కొత్త ప్రాడక్ట్ కొనుక్కోండి అని వాళ్ళు అంటున్నారు సో అది చాలా కష్టంగా ఉండింది ఆ ప్రాడక్ట్ యూస్ చేయడానికి థౌజండ్ ఆ వేయిన్నీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది వర్త్ కాదనిపిచ్చింది దానికి కాదనిపిచ్చింది అండ్ ఒక్కొక్కసారి వాడకుండ అలానే పెట్టేస్తే ఛార్జింగ్ మొత్తం అలానే అయిపోతుంది ఎత్తితే మళ్ళీ ఆన్ అవ్వదు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ ఛార్జింగ్ రెడ్యూస్ తగ్గిపోతూ ఉంటుంది అలాగ జరుగుతూ ఉండిందండి నాకిది వ్యారెంటి వేస్టు ఈ బోట్ కంపెనీలో ఎయిర్పాడ్స్ వన్ జీరో వన్ బాంబ్ అనేసి మోడల్ పేరనమాట సో అలా ఉండింది అది అండ్ సౌండ్ క్లారిటి మనము బీట్ సాంగ్సు విన్నామంటే గర గర గరా అని వస్తుంది ఈ రెండు ఇయర్పాడ్స్ పెట్టుకుంటే అసలు సాంగే రాదు ఒక్కొక్కసారి ఒక్క బడ్లో ఏమో మ్యూజిక్ వస్తుంది ఇంకొక బడ్లో ఏమో వాయిస్ వస్తుంది ఒక్కొక్కసారి మ్యూజిక్కే రాదు ఓన్లీ వాయిస్ వస్తుంది సో అట్లా పిచ్చి పిచ్చిగా వింత వింతగా ఉంటా ఉండిందిది సో చాలా కష్టంగా ఉండిందండి ఈ బడ్సు వాడ్డానికి చాలా వేస్టు అసలు అనవసరంగా దీన్ని కొన్నానేమో అనిపిచ్చింది ఈ ప్రాడక్టు చాలా వర్త్లెస్ అండి ఇది చాలా బాగా లేదసలలు వేస్ట్ ప్రాడక్ట్ ఇది ఇయర్పాడ్స్ వన్ అనేది